ది పర్

ఎవరు భువనగిరి కాలేజీ మేడమ్ అంటే చాలా కాలేజీలు ఉన్నాయండి భువనగిరిలో ఎవరు కావాలి ఎవరు మాట్లాడేది బాయ్స్ బాయ్స్ కాలేజేనా గో గౌడ్ బాయ్స్ కాలేజీ నుంచే మాట్లాడుతున్నాను అక్కడనా మీ బాబాయి మీ బాబు చదివేది చెప్పండి ఏ క్లాస్ మీ అబ్బాయి చెప్పండి మీ బాబు పేరు అభినవ్ కదండి మొన్న జరిగిన ప్రీఫైనల్ ఎగ్జామ్స్లో మీకు ఎంత వచ్చినాయో తెలుసా అండి మీ బాబు మీ బాబుకి మార్క్సు చదవకపోవడానికి జాతరకు జా కాదండి చదవకపోవడానికి జాతరకు పోవడానికి ఏమన్న సంబంధం ఉందా అండి మీ అబ్బాయి చదవట్లేదు మీ అబ్బాయి చదవట్లేడు అందులో ఒకటి మీరు ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ ఇప్పుడు మీరు జాతరకు పర్మిషన్ అడుగుతుర్రు నేను ఎట్లా ఇవ్వాలి మీరు చెప్పండి ఒకసారి మీ అబ్బాయి ఎప్పుడు చూసిన క్లాస్లకి రాడు ఎప్పుడు చూసినా రోడ్లు మీద తిరుగుతాడు కనీసం క్లాస్లో చదువుతాడా అంటే చదవడు లేదండి అసలు మీరు మీరు ఎన్కరెజ్ చేయాల్సింది పోయి పిల్లల్ని మీరే అట్లా చేస్తే ఎట్లా అండి అదే అండి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మరి మీరు నాలుగు రోజులు అంటే కుదరదమ్మ ఒక్కరోజు అయితే తీసుకోండి నాలుగు రోజులు అంటే అసలు కుదరనే కుదరదు సిక లోకల్ కదమ్మ ఇక్కడనే చదివేది లోకల్ కదా మీరు భువనగిరి భువనగిరి అంటే ఎంతో దూరం ఉన్నట్టు చెప్తారు ముచ్చట సరే అండి